ప్రభుత్వానికి రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతికూలమైన అంశం ఏమిటి అంటే ప్రభుత్వాలు క్రమాన్ని నిర్వహించడంలో మరియు సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ అనేక ప్రతికూల అంశాలను కలిగి ఉండవచ్చు అసమర్థత అధికారస్వామ్యం పెద్ద పెద్ద ప్రభుత్వ నిర్మాణాలు నెమ్మదిగా సంక్లిష్టంగా అసమర్థంగా మారవచ్చు దీని వలన ఆలస్యం వనరుల వృధా సంభవించవచ్చు అధికారం వనరుల కేంద్రీకరణ అవినీతికి అవకాశాలను సృష్టించగలదు ఇక్కడ అధికారులు ప్రజా ప్రయోజనాల కంటే వ్యక్తిగత లాభానికి ప్రాధాన్యత ఇస్తారు ప్రభుత్వాలు స్వల్పకాలిక లాభాలపై దృష్టి పెట్టవచ్చు దీర్ఘకాలిక పరిణామాలను విస్మరించవచ్చు సాంఘీక మార్పులకు అనుగుణంగా మారడంలో విఫలం కావచ్చు విధాన నిర్ణయాలు రాజకీయ ఏజెండాలు ప్రత్యేక ఆసక్తి సమూహాలు లేదా రాజకీయ నాయకుల స్వార్థంతో ప్రభావితం కావచ్చు ప్రజల ఉత్తమ ప్రయోజనాల కంటే రాజకీయ నాయకుల స్వలాభమే ప్రభుత్వాలకు ముఖ్యం అంతేకాకుండా ప్రభుత్వాలు తరచుగా అసంపూర్ణమైన లేదా తప్పు సమాచారంతో పనిచేస్తుంటాయి లోపభూయిష్టమైన విధానాలకు ఊహించని ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది

అతిగా ప్రభుత్వం జోక్యం వ్యక్తిగత స్వేచ్ఛలు

పరిశ్రమలు కొన్నిసార్లు నియంత్రణ సంస్థలను తమకు అనుకూలంగా వ్యవహరించేలా ప్రభావితం చేయగలవు ప్రజా ప్రయోజనాలకు బదులుగా

దీర్ఘకాలిక ప్రణాళికకు ఆటంకం కలిగించవచ్చు జవాబుదారితనం ప్రభుత్వ అధికారులు మరియు సంస్థలు వారి చర్యలు నిర్ణయాలకు పూర్తిగా జవాబుదారిగా ఉంచటం కొన్నిసార్లు కష్టతరం కావచ్చు

పార్టీతత్వం పార్టీలు భేదాలను నొక్కి చెప్పటం మన వర్సెస్ వారు అనే మనస్తత్వాన్ని సృష్టించటడం ద్వారా సామాజిక విభేదాలను తీవ్రతరం చేయగలవు ఇది రాజకీయ ప్రతిష్టంబనకు మరియు సహకారం లేకపోవడానికి దారి తీస్తుంది పార్టీలు తరచుగా ప్రతికూల ప్రచారాన్ని ఆశ్రయిస్తాయి స్వంత అర్హతలపై పోకుండా వారి ప్రత్యర్థుల లోపాలపై దృష్టి పెడతాయి ఇది ఓటర్లను నిరుత్సాహపరుస్తుంది మరియు నిరాశను కలిగిస్తుంది ఎన్నికల నిధులు సంపన్నదాతలు ప్రత్యేక ఆసక్తి సమూహాలకు అనుచితమైన ప్రభావాన్ని ఇవ్వగలవు సంభావ్యంగా విధాన నిర్ణయాలను వ్యక్తీకరించగలవు విస్తృత ఆదరణ పొందటానికి పార్టీలు ప్రధాన సూత్రాలను రాజీ పడవల్సి ఉంటుంది ఇది కొంతమంది మద్దతు దారులలో నిరాశకు దారితీస్తుంది

ఎన్నికల చక్రాల ద్వారా నడపబడుతున్న పార్టీలు సంక్లిష్టమైన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి బదులుగా స్వల్పకాలిక లాభాలకు ప్రాధాన్యత ఇవ్వచ్చు

ఓటర్లు ఒక పార్టీని ప్రధానంగా వ్యతిరేక పార్టీని అయిష్టతో సమర్ధించవచ్చు సొంత ఎంపిక పట్ల నిజమైన ఉత్సాహం కంటే ఇది తక్కువ సమాచారం మరింత ధృవీకరణ చెందిన ఓటర్లకు దారితీయవచ్చు